గీయడం అనేది నేను ఎలా నిర్ణయించుకుంటాను అంటే ఏదైనా పుస్తకంలో కానీ బయట వాతావరణంలో కానీ ఎక్కడైనా ఏ వస్తువుని పశువులని మనుషులని ఎవ్వరిని ఎవ్వరిని చూసినా కానీ ఏదైతే మనసుకి నచ్చుతుందో ఆ బొమ్మని వెంటనే గీయాలని అనిపిస్తుంది నేనైతే నేనైతే ఎక్కువగా మనుషుల బొమ్మలు గీయడానికి ఇష్టపడతాను